హలో అలో నాయినా గ్యాస్ అయిపోయీ నాలుగైదు రోజులు అవుతుంది బుక్ చేసి గ్యాస్ తెచ్చీలా బయట బయట మంటేసుకోనీ టౌన్ల ఏడ బయట మంటేసుకొనేది అగసాట్ల పడుతావున్నా నాయినా గ్యాసూ పైపుంటల్లా పైపు కూడా పోయింది నాయినా పైపు తెచ్చియాలా వంట చేసుకోలేకుండా ఉన్నాం కొంచెం డబ్బులు అవుతుందా అది కూడా చెప్తావా తొందరగా చెప్పు నాయినా నేను వండుకోలేకున్నా ముసల్దానైపోతినీ వండుకోలేకుండా గ్యాస్ బుక్ చేసి నాలుగు రోజులు అవుతుంది తెచ్చియిండి నాయినా తొందరగా తెచ్చియిండి నాయినా పైపు కూడా పోయింది పైపు తెచ్చివండి

అదీ ఎలుకలే ఎలుకలే కొట్టేసినాయి

లోపల పిల్లకాయలు ఉన్నారు తలుపు తీసేసె ఆ పిల్లకాయలు పెరికేసినారో ఎలుకలు కొరికేసినాయో తెలవదూ పిలకాయలు పెరకలేదులే ఎలుకలే కొరికేసి ఉంటాయి గ్యాస్ అయిపోయింది అయిపోయినాక చూసుకున్నాం మేం అయిపోయినాక చూసుకున్నాం

సరే నాయినా